సినిమా పాటలు రాగాలు పై భజన పాటలు అంటే నాకేమో నచ్చదు భజన పాటలు భజన పాటలు లాగానే ఉండాల సినిమా పాటలు దీంట్లోకేస్తే భక్తి గూడా అనిపించదు భక్తి లాగా గూడా మనం వినలేం భజన పాటలు భజన పాటలు లాగానే పాడాలి భజన పాటలకు సినిమా డ్యాన్సులు కూడా నాకు నచ్చవు సినిమా డాన్సులేస్తా భజన పాటలు పాడేటి వాళ్ళు అది కూడా నాకు నచ్చదు సినిమా పాటలు లాగా భజన పాటలు పాడితే అది ఎక్కువ చూడ్డానికి వినడానికి కూడా నచ్చదు కొం అది సినిమా పాటలకి భజన పాటలకి చాలా తేడా ఉంటుంది ఆ తేడాలు ఆ భజన పాట పాడినంత సినిమా పాట భక్తినియదనమాట ఇవ్వకుండా మనకు ఏదోలాగా అయిపోతది సినిమా పాటలింటున్నామా భజన పాటలింటున్నామా ఈ కీర్తనల కాదా అని మనకే అర్థం గాదు కీర్తన కీర్తనలు పాడితే బాగుంటుంది సినిమా పాటలు కీర్తనలు మిక్సింగ్ చేసారు అనుకో అది సినిమా పాటలు లాగానే ఉంటుంది నాకు అట్ట పాడడమేమి నచ్చదు భజన పాటలు భక్తితో భజన పాటలే బాగుంటాయి సినిమా పాటలు కంపేర్ చేస్తే నాకు భజన పాటలు బాగుంటాయని అనుకుంటున్నాను దాని గురించి చెప్పాలంటే భజన పాటలే బాగుంటాయి సినిమా పాటలు దానికి భజన పాటలు సినిమా పాటల్లోకి మిక్స్ చేస్తే బాగోవు భజన పాటలు భజన పాటలు లాగానే ఉండాలి పాతకాలం వాళ్ళు భజన పాటలు చాలా బాగా పాడతారు ఆ భజన పాటలు వింటుంటే భక్తి బాగొచ్చేసేది అట్ల భజన పాటలే బాగుంటాయి